నేను గీయడానికి ఇష్టపడిన రోజులు ఉన్నాయి ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి బహుశ నేను అలసిపోయి ఉండవచ్చు లేదా స్ఫూర్తిని పొందలేకపోయి ఉండవచ్చు లేదా నేను సృజనాత్మకంగా ఉండక లేకపోవచ్చు నాకు అలా అనిపించినప్పుడు నాకు స్ఫూర్తిని ఇచ్చేలా ఎదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను నేను నడకకి వెళ్ళవచ్చు సంగీతం వినవచ్చు లేదా పుస్తకం చదవచ్చు నేను ఇప్పటికీ ప్రేరణ పొందక పోయినట్లు నేను ఏదైనా గీయడానికి బలవంతంగా ప్రయత్నించవచ్చు మరియు ఒకసారి నేను గీయడం ప్రారంభించిన తరువాత నేను దానిలో మరింత ఎక్కువగా ప్రవేశించడం మరియు నన్ను నేను ఆస్వాదించడం ప్రారంభించాను నేను ప్రతీ రోజు కొంత సమయాన్ని గీయడానికి కేటాయించడం ద్వారా నా దినచర్యలో డ్రాయింగును చేర్చడానికి ప్రయత్నిస్తాను ఇది కేవలం ముప్పై నిముషాలు అయిన నా కల కోసం సమయం కేటాయించడం నాకు ముఖ్యం కొన్నిసార్లు నేను నా రోజు ప్రారంభించే ముందు ఉదయం గీస్తాను ఇతర సమయాలలో నేను పని తరువాత సాయంత్రం గీస్తాను